హలో నమస్కారం అండి ఇది స్వాగత్ రెస్టారెంటేనా అండి ఓకే నా పేరు పవన్ కుమార్ అండి మా అబ్బాయిది బర్త్డే ఉంది అండి అయితే దానికోసం ఏంటంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రావాలి అనుకుంటున్నాము అయితే మాకు అందరికీ ఈ డిన్నర్ అరేంజ్మెంట్ చేయడము ప్లస్ టేబుల్స్ అన్నీ కరెక్ట్ అందరం కూర్చోని తినడానికి తినడానికి ప్లస్ ఇంకోకటి ఏంటి అంటే మా అబ్బాయిది బర్త్డే ఉంది దాని కోసము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రావాలి అనుకుంటున్నాము అయితే అక్కడ కేక్ కటింగ్ కోసం కూడా మాకు ఏర్పాటు చేయగలుగుతారా ఓకే మాకు మీ క్లోసింగ్ టైం ఏం టైం ఉందండి మేము ఎయిట్ ఎయిట్ థర్టీకి రావాలి అనుకుంటున్నాము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంకొకటి ఏందంటే అందరూ మేము వెహికల్స్లో వస్తాము వెహికల్ అవైలబుల్స్ పార్కింగ్ అవైలబుల్స్ ఉందా అండి మీ దగ్గర

అవైలబుల్ ఉంది అంటే మేమూ ప్లాన్ చేసుకోని మీకు ఫోన్ చేస్తాము అండి ఓకే అండి థ్యాంక్ యు